సొంత గ్రామంలో లేక సొంత వ్యక్తుల వద్ద ఉన్నటువంటి స్వేచ్ఛ లేక ప్రేమాభిమానములు దేశానికి సేవ చేస్తున్నాము అనేటువంటి అనుభూతి ఇవన్నీ కూడా బయట ప్రదేశాల్లో చేయడం ద్వారా పొందలేరు కాబట్టి సొంత ప్రదేశాల్లో చేయడానికి ఎక్కువగా విముఖత చూపించడం జరుగుతుంది